రేడియోస్ ఈ కాలంలో చాలా తక్కువగా అందుబాటులో ఉంటున్నాయి అయిన రేడియోస్ ప్రోగ్రామ్ ఏది కూడా నేను చూడను నాకు రేడియోస్ ప్రోగ్రామ్ ఇష్టం ఉండదు నేను టీవి చూస్తాను టీవిలో ప్రోగ్రామ్స్ చూస్తాను నాకు టీవిలో నచ్చిన ప్రోగ్రామ్ శ్రీదేవి డ్రామా కంపెనీ చూస్తాను శ్రీదేవి డ్రామా కంపెనీలో జోక్స్ డ్యాన్సస్ స్కిట్స్ అన్నీ చాలా అద్బుతంగా ఉంటాయి దాని వల్ల కొద్ది సేపు టైమ్పాస్గా హ్యాపీగా ఫీల్ అవుతూ శ్రీదేవి డ్రామా కంపెనీని చూస్తాను